స్కూల్ సమావేశాలలో ఇంకా కొన్ని ప్రోగ్రాముల్లో నేను పాల్గొన్నాను నేను పాల్గొన్నప్పుడు నా అనుభవం ఎలా ఉందో నేను చెప్తాను నా స్కూల్ సమయంలో నేను మొదటిసారి పాల్గొన్నప్పుడు ఏమి ప్రిపేర్ అవ్వకుండా సరదాగా సడన్గా పెట్టే ప్రోగ్రాముల్లో నేను పాల్గొన్నప్పుడు మా క్లాస్ వాళ్ళందరూ ఎంతో సంతోషించారు అప్పుడు మాది టెన్త్ క్లాస్ టెన్త్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను అన్ని ప్రోగ్రాముల్లోని పాల్గొన్నాను అయితే నేను సిక్స్త్ క్లాస్లో పాల్గొన్నప్పుడు మా క్లాస్ వాళ్ళందరూ ఎంతో సంతోషించి నాకు నెక్స్ట్ టైమ్ నుంచి నీకు తోడు వస్తాను అని అయితే చెప్పారు చెప్పిన సమయంలో వారందరూ కూడా ఆనందంగా ఉంటూ ముఖ్యంగా వారు నన్ను ప్రోత్సహించి ఇలా చేయాలి అలా చేయాలి అని సహాయం చేసేవారు స్కూల్ సమావేశాలలో నేను ప్రోగ్రాముల్లో పాల్గొన్నప్పుడు అందరూ నన్ను అభినయ అభినందించేవారు అలాగే నా తల్లిదండ్రులు ఎంతో సంతోషించే వారు వచ్చే ప్రైజ్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాలు అందరు కూడా ఎంతో మెచ్చుకునేవారు